నమస్తే అండి నా పేరు సౌమ్య అలంక రెస్టారెంటా అండి నేను మీ రెస్టారెంట్ నుండి స్విగ్గీలో మటన్ బిర్యానీ అరగంట క్రితం ఆర్డర్ చేశాను కానీ ఐదు నిమిషాల క్రితం నాకు ఆర్డర్ అందింది తీరా చూస్తే కనక మటన్ బిర్యానీకి బదులుగా ఫ్రైడ్ రైస్ వచ్చింది అండి మీరు దీనికి ఏమి సమాధానం చెప్తారు నేను ఆర్డర్ చేసింది నాకు తిరిగి ఇమ్మని కోరుతున్నాను లేదా నా నగదు నాకు చెల్లించాలి అని కోరుతున్నాను